మాకు ఇష్టమైన కొన్ని బైక్లు ఏవి అంటే బోత్ యంగ్కి యూత్కి పెద్దవారికి సూట్ అయ్యే బైక్ ఏమిటి అంటే పల్సర్ వన్ ఫిఫ్టీ ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకా నాకు వచ్చేసి కొన్ని డ్రీమ్ బైక్ వచ్చేసి బుల్లెట్ ఆర్ అండ్ ఫైవ్ కే టెన్ ఇలా ఉన్నాయి

ట్రిప్పు మెయిన్గా ట్రిప్స్కి ఏ బైక్ సౌకర్యవంతంగా ఉంటుంది అంటే ఒకటి వచ్చేసి పల్సర్ ఇంకొకటి వచ్చేసి యూనికాార్న్ ఈ బండ్లు మంచిగా మైలేజ్ ఇస్తాయి స్పీడ్ కూడా బాగానే వెళ్తాయి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇంకా కొద్దిగా రేసింగ్ బైక్స్ అయితే అవి మైలేజ్ రావు కానీ లుకింగ్ గుడ్ ఉంటాయి అవి మెయిన్ వచ్చేసి పల్సర్ బైక్ యూనికార్న్ బైక్ లుకింగ్ గుడ్గా ఉంటాయి బాగా మంచిగా ఉంటుంది మైలేజ్ కూడా అలానే వస్తాయి కాబట్టి అవి ఎంచుకుంటాను నేను డ్రీమ్ బైక్స్గా